సాంకేతిక అభివృద్ధి వల్ల మా ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా సాంప్రదాయ ఉపాధి మార్గాలు మర్చిపోతున్నారు దాంతో స్థానిక వృత్తులు హస్తకళలు మరియు చిన్న వ్యాపారాలు ప్రభావితం అవుతున్నాయి డిజిటలైజేషన్ వ్రాందీకరణ మరియు ఆన్లైన్ వాణిజ్యం విస్తరించడం వల్ల స్థానిక వ్యాపారాలు పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది వస్తుంది ఈ సమస్యలు అంతర్జాతీయ పరిణామాల వల్ల కూడా రావచ్చు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు ప్రపంచీకరణ మరియు ఇతర దేశాల మార్కెట్ ప్రభావం వల్ల కానీ కొన్ని సమస్యలు స్థానికంగా కూడా ఉండవచ్చు ఉదాహరణకు ప్రభుత్వ విధానాలు మలధన కురత లేదా సాంకేతిక పరిజ్ఞానాన్ని సులభంగా అంగీకరించలేకపోవడం